హలో చెప్పండి సార్ అవును సార్ ఉన్నారు సార్ మా దగ్గర వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు చాలా ఇల్లు కూడా మేము కన్స్ట్రక్షన్ చేపించి ఇచ్చాము ఉంది సార్ అందరికి ఇన్సూరెన్స్ ఉంది అందరూ మంత్లీ మంత్లీ పే చేస్తున్నారు కూడా వాళ్ళకి అందరికి లైసెన్స్ ఉంది సార్ ఇక లేదు సార్ లేదు సార్ మా దగ్గర అవి లైసెన్స్ కూడా ఉంది మళ్ళీ నెల నెలా కూడా మేమూ పే చేపిస్తాం వర్కర్స్తోటి అదేమి ప్రాబ్లం లేదు సార్ కంపల్సరిగా ఖచ్చితంగా మేము కట్టిస్తాము సార్ సార్ మంచిగా సార్ కంపల్సరిగా ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము మేము వన్ ఇయర్లో ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తాము సార్ కంప్లీట్గా అంతా అంతా సార్ అంతా ఒకేసారి ఇక అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కూడా లోపల లోపల చేసేవి అన్నీ అన్నీ మేము చేపిస్తాము సార్ పని వాళ్ళు ఉన్నారు మా దగ్గరా ఆల్రెడీ మేము వేరేది కూడా స్టార్ట్ చేశాము అది కూడా పూర్తికావడానికి వచ్చింది కంప్లీట్ అయిపోతుంది సార్ ఒక టూ త్రీ మంత్స్లో అది అయిపోతుంది లోపల జరుగుతుంది రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కొన్ని ఓకే ఇంక సార్ మీకు కావాలా సార్ ఓకే

అదేలే సార్ ఉన్నారు ఉన్నారు వర్కర్సు ఉన్నారు అందరూ లైసెన్స్డ్ వర్కర్సే ఆ విషయంలో ఏమి ప్రాబ్లమ్ లేదు వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళే కంపల్సరీగా చేదాం సార్ కంప్లీట్ చేసి ఇద్దాం మీకు వన్ ఇయర్లో చేపిస్తాను

సరే సార్ ఓకే సార్ ఓకే అండి